నేను ఫ్రీలాన్సర్గా ఉన్నాను నాకు ఆదాయపు పన్ను రిటర్న్ ఎలా దాఖలు చెయ్యాలి అనే దశల గురించి ఖచ్చితంగా తెలియదు కావున నేను ఈ గైడ్లైన్ల కోసం మరియు ఈ ప్రక్రియను అర్థం చేసుకోవడానికి ట్యుటో ట్యుటోరియల్ కోసం ఆన్లైన్లో శోధించాలనుకుంటున్నాను ఇది ఎలా శోధించాలని ఆన్లైన్లో వెతుకుతున్నాను ఆదాయపు పన్ను రిటర్న్ ఎలా దాఖలు చెయ్యాలి హౌ టు ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ప్రాసెస్ అని ఆన్లైన్లో శోధించాను